నమస్తే మేడం నమస్తే అండి ఇక్కడికి ఇదేనా అండి ఫస్ట్ టైం రావటం ఎప్పుడూ రాలేదా మేడం

మా కల్చర్ గురించి తెలుసుకోవడానికి వచ్చారా మేడం అవునా అండి మీకు మొత్తం వరల్డ్లో కల్లా బెస్ట్ ఫుడ్ మా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది అండి అవునండి ప్రపంచంలో అన్ని ఫుడ్స్ కన్నా మీకు ఇక్కడ ఉండే భోజనం అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది అండి ఇక్కడ ఫెస్టివల్స్ అయితే అండి మీరు ఇప్పుటి దాకా చాలావరకు వినే ఉంటారు సంక్రాంతి ఉగాది ఇలాంటివి అవునండి ఇప్పుడు వచ్చారు కదండీ ఇప్పుడు చూద్దురుగానండి సంక్రాంతి అనేది చాలా బాగా చేస్తారండి ఇక్కడ రైతులు మీరు చూసినట్టైతే బోలెడన్ని పొలాలు మీకు ఇక్కడ కనిపిస్తాయండి అవునండి మీరు పల్లెటూరులోనే ఒరిజినల్ సంక్రాంతి మీకు తెలుస్తుందండి అర్థం అవుతుంది ఇలా చేస్తారు అని మీరు వచ్చారు కదండీ ఇప్పుడు ఎలా జరుగుతుందో పండుగనేది చూపిస్తానండి మీకు అవునండి పండుగలకి చాలా పిండివంటలనేవి వండుతారండి ఇక్కడ అరిసెలు పూతరేకులు ఇలాంటివి చాలా రకాల పిండివంటలు ఉంటాయండి పండుగలకి మాత్రమే వీటిలిని స్పెషల్గా వండుతారండి ప్రత్యేకంగా చాలా అవునండి ఇక్కడ ఫుడ్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇంకా మీరు ఏం చూడాలి అనుకుంటున్నారండి ఇక్కడ పల్లెటూర్లో మొత్తం ఇక్కడ ఇక్కడ బట్టలనేవి మీకు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి ఇక్కడ కల్చర్లో ఉండే వాడే బట్టలు దుస్తులు అనేవి చాలా కొత్తగా ఉంటాయండి మీకు మీరు ట్రై చెయ్యాలి అనుకుంటున్నారండి బట్టలని కూడా ఇక్కడ శారీ అనేది చాలా ఫేమస్ అండి ఆడవాళ్ళు చాలా కట్టుకుంటారండి ఇది ఎప్పుడో పూర్వం నుంచి దీన్నే వాడతారండి శారీస్ని చీరలని చాలా ప్రత్యేకంగా కడుతూ ఉంటారండి సరేనండి